అవును నాకు ఆరోగ్య బీమా అయితే ఉంది ఎందుకంటే ఆరోగ్య బీమా చాలా వరకు చాలా అవసరం కదా ఆరోగ్య బీమా లేకపోతే ఎట్లా ఈ కాలంలో ఒక్కొక్కడు చాలా వరకు డబ్బులు అనేది చాలా హాస్పిటల్ అంటే ఇప్పుడు ఆస్పత్రిలో చాలా వరకు చాలా డబ్బులు అవుతాయి ఇప్పుడేదైనా చిన్న రోగమొస్తేనే ఇప్పుడు ఆరోగ్య భీమా ఉంది అంటే ఇప్పుడు మనకొక లక్షఅయ్యేకాడ ఒక యాభై వేలైతయ్ యాభై వేలు అవుతాయి అంటే చాలా వరకు మనం డబ్బును సేవ్ చేసుకో అంటే కాపాడుకుంటున్నట్టే కదా ఎక్కువ ఇవ్వకుండా అట్లా ఆరోగ్య బీమా పథకం ఉంది నాకు నేను దాని నాకు ఒక చిన్నప్పుడు అనుకుంటా ఓ ఐదో తరగతిలోనేమో నాకు హార్ట్ ప్రాబ్లం అంటే గుండె గుండె నొప్పి ఉండే ఇప్పుడు ఆరోగ్య బీమా ఉంది కాబట్టి నాకు తక్కువ అమౌ తక్కువ డబ్బులు తీసుకున్నారు హాస్ అంటే ఆసుపత్రిలో ఇప్పుడు ఆరోగ్య బీమా వల్ల చాలా వరకు నాకు అవసరం తీరింది చాలావరకు అంటే ఇప్పుడు ఇప్పుడు గుండెనొప్పి అనేది ఇప్పుడు ఇప్పుడు గుండెకు సంబంధించిన వ్యాధులు అంటేనే చాలా డబ్బుతో కూడుకున్న పని అట్లాంటిది మనకారోగ్య ఆరోగ్య బీమా లేకపోతేగా ఇక ఆస్తులు రాయించుకుంటాడు వాడు ఆస్తులు రాసిచ్చుకో ఆస్తులు రాసివ్వాల్సి వస్తుంది అట్లానే నాకు చి చిన్న గుండె నొప్పి వచ్చిండే ఇప్పుడు ఆరోగ్య బీమా పెట్టి నేను చూయించుకున్నా అయితే కొంచెం కొంతవరకు తగ్గింది ఇప్పుడా బీమా ఉన్నందు వల్ల చాలా వరకు చాలా పైసలు ఆదా అయినాయి ఇప్పుడు నాకే కాదు మా మా తల్లిదండ్రులకు కూడా ఆరోగ్య బీమా ఉంది ఇప్పుడు ఎవ్వరికి ఏం ప్రాబ్ అంటే ఎవ్వరికి ఏమి సమస్య వచ్చినా ఇప్పుడు ఆరోగ్య బీమా ఆరోగ్య బీమా పెట్టే చూయించుకుంటాం కదా ఇప్పుడు ఆరోగ్య బీమా లే లేకుండా చూయించుకున్నంత డబ్బున్న వాళ్ళం అయితే కాదు ఆరోగ్య బీమా పెట్టుకునే చూయించుకుంటాం ఎవ్వరికి ఏదేదైనా సరే ఇప్పుడు దానివల్ల చాలా ఇప్పుడు పేద కుటుంబాలుంటాయి కదా దానివల్ల చాలా వరకు చాలా అందరికి చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు పేదవాడి డబ్బులు పెట్టలేని స్థితిలో ఉన్నారు వాళ్ళు అట్లాంటప్పుడు ఇప్పుడేం చేస్తాం ఆరోగ్య బీమా బెట్టి చూయించుకోవాలి డబ్బులు పెట్టలేరు కదా పేదవాళ్ళు పేద కుటుంబాలు ఉంటరు కదా కూడా చాలా వరకైతే అందరూ ఉన్న వాళ్ళయితే ఉండరు ఉన్న వాళ్ళయితే చూయించుకుంటారు పెద్దపెద్ద ఆస్పత్రిలోకి వెళ్ళి లేనోళ్ళేం చేస్తాం ఆదావి ఇదేంది ఇది ఆరోగ్య బీమా పెట్టే చూయించుకుంటారు ఇప్పుడు ఒకవేళ ఎవరికైనా కాలు అరిగినా సరే ఇప్పుడా కాల్ సెట్ చేయాలంటే ఎన్ని లక్షలు కావాలి అట్లాంటిది ఇప్పుడు ఆరోగ్య బీమా పెట్టినామనుకో మనకు ఫ్రీగా చేసేస్తారు అట్లా ఫ్రీగా అంటే మొత్తం ఫ్రీగా కాదు కొంత కొంత డబ్బయితే అవసరం పడతది కానీ మొత్తం వ మొత్తం అయితే అవసరం బడదు చాలా వరకైతే మనం డబ్బునాదా చేసుకో ఉంటాం కదా ఆరోగ్య బీమా ఉంటే అట్లాని చెప్పేసి ఆరోగ్య బీమా ఇప్పుడు నాకే కాదు ఇప్పుడందరికీ నేను తీపిస్తా ఆరోగ్య బీమా నాకు పుట్టబోయే పిల్లలకి కానీ నా చెల్లెళ్ళకి ఎవ్వరికీ లేకున్నా సరే నేను ఆరోగ్య బీమా తీయిస్తా ఎందుకంటే దాని వల్ల చాలా ఉపయోగం ఉన్నప్పుడు మనం తీయించుకోవాలి కదా వద్దు అని చెప్పేసుంటే ఎట్లా తీయించుకోవాలి చూయించుకోవాలి మంచిగా డబ్బును ఆదా చేసుకోవాలి హెల్త్ అంటే ఇప్పుడు ఆరోగ్య ఆరోగ్య విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య బీమా వల్ల చాలా వరకు చాలా అవసరాలు తీరుతాయి ఇప్పుడు పైసలు మనం ఆదా చేసి ఇప్పుడు ఎందుకంటే మనం ప్రాణాలకి మన మన బాడి మనం మన ఆరోగ్యం ముఖ్యంగా చాలా పెద్ద అవసరం కదా మన ఆరోగ్యం అంటే మనకు ఉంటా ఉండాలి కదా మన ఆరోగ్యం పట్ల మనకు శ్రద్ధ ఇప్పుడు ఆరోగ్య బీమా ఉన్నాదనుకో ఇప్పుడు మనకి ఎంత పెద్ద సమస్య వచ్చినా కానీ మనం ఎక్కువ ఎక్కువ భయపడకుండా అరే ఇదో ఇది ఉంది కదా అని చెప్పేసి ధీమాతో ఉండగలుగుతాం